ఎవరికి దేని గురించండీ ఓకే ఓకే అవునండి అదే అండి యు కట్

వాయిస్ మీది కాదు వాయిస్ మీది అర్ధమవ్వట్లేదండి ఓకే అండి చెప్పండి అవునండి అదే యు కట్టు ఎంతవుతదండి యు కట్ చేస్తే అండి ఇంక ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారండి మీరు ఓకే అండి అంటే హేర్ కట్ చేయించుకోడం వల్ల ఏమైనా యూజ్ ఉంది అంటారా అంటే ఏమన్నా ఎలాంటి ఇంప్యాక్ట్ ఉండదు కదా హేర్ మీద ఓకే అండి అయితే అంటే నా హేర్ అంత తిక్గా ఏముండదు దాన్ని బట్టి ఎలాంటిది ఎలాంటి అయితే బాగుంటుంది అంటారు పెప్ కటింగా యు కటా వి కటా

ఓకే అండి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్లో అయిపోతదండి ఓకే అండి మీ అడ్రస్ ఎక్కడండి

ఓకే అండి త్యాంక్ యూ